సార్ మీరే చే చెప్పండి సార్ సరే సార్ యా అంటే చెప్పండి సార్ మీరే ప్రాబ్లమ్ ఏంటో మేము చెప్తే మేము అర్దం చేసుకుంటాం

సార్ ఎన్ని రోజులు అయ్యింది సార్ ఇట్లా టూ డేసా ఓకే సార్ సార్ మరి రేపు రేపు వస్తాను సార్ చెక్ చేస్తే ఫైవ్ హండ్రెడ్ సార్ ఓకేనా అది మన డబ్బులు ఇస్తే అప్పడప్పుడు షాప్కి తీసుకు వచ్చి రిపేర్ చేసి మళ్ళీ తీసుకు వచ్చి ఫిట్ చేస్తాం సార్ బిల్ ఎంతైతుందో ఆడికి వచ్చి వర్క్ చేయాల సార్ ఏమి ఫాల్ట్ అయ్యిందో తెలియదు కదా సార్ కానీ మినిమం అయితే అది చెక్ చేస్తే ఫైవ్ హండ్రెడ్ సార్ అంటే విప్పి చెక్ చేస్తే ఏదైన ఏమి ఏమీ ఏమి ఏమి పార్ట్స్ వేయాలో మాకు కూడా తెలియదు సార్ ఒకసారి చెక్ చేస్తే ఫైవ్ హండ్రెడు మీరు పక్క చేయమంటే టూల్ కిట్ మొత్తం ఆడికి తీసుకు వచ్చి రిపేర్ చేసి మీ ముందర ఇన్స్టాల్ చేస్తాం సార్ ఒక టైమ్ ఇవ్వండి సార్ టూ త్రీ డేసు చిన్న చిన్నవి ఉన్నాయి పనులు సార్ సరే సార్ సరే సార్ నేను ఎవరినో ఒకర్ని పంపిస్తాను సార్

ఇదే సార్ అడ్రస్ మన ఈ ఇది సార్ నారాయణగూడ దగ్గర ఓకే సార్ ఓకే సార్

ఫోన్ చేయండి సార్ ఎనీటైమ్ అవైలబుల్ ఫోన్ సార్ ఎనీటైమ్ ఎనీటైమ్ ఫోన్ చేస్తే నేను రిప్లయ్ బరాబర్ ఇస్తాను సార్ ప్రాబ్లమ్ ఏదైన ఫోన్ చేసి మీరు ఎండ్ చేసి ఇట్లా అయిన ఇట్ల అయ్యింది అని చెప్తే సార్ నేను వచ్చి రిపేర్ చేసి వెళ్తాను సార్